మా తోటలో పండే కూరగాయలు పూలు పండ్లను మా ఇంటికి ఉపయోగించుకొని ఆ తరువాత మా ఇంటికై మిగిలినచో మా ఇంటి పక్కన ఉన్న బంధుమిత్రులకు వేరే వాళ్ళకు లేని వాళ్ళకు పంచుతాం ఆ తర్వాత ఇంకా ఎక్కువ పండినట్లయితే వాటిని పూలను పండ్లను సేకరించుకొని ఉదయాన్నే ఐదు గంటలకు మార్కెట్ తీసుకెళ్ళి దాన్ని అమ్ముడు పని చేస్తాము ఇది మేము మామూలుగా కూరగాయలు పూలు పండ్లను మామూలుగా చేస్తూనే ఉంటాం